నేను తోట పని ఎప్పుడు మొదలు పెట్టాను అంటే మా బాబాయికి తోట పని అంటే చాలా ఇష్టము ఆయన ఉండి బావి కాడికి పోయేవాడు తోట పని బాగా చేసేవాడు ఆయన చేయడం చూసి నేను కూడా మా బాబాయ్తో వెళ్ళి తోట పని చేసేదాన్ని అట్లా మా ఊర్లో కూడా నేను మా డాడీ కలిసి తోట పని చేద్దామని బావి దగ్గర బత్తాయి చెట్లని నాటినాము నేను మా డాడీ కలిసి ఎండకు నాటే వాళ్ళము అవి ఇప్పుడు కొంచెం పెరిగి పెద్దగా అయినాయి వాటికి నీళ్లు పెట్టడము అల్లం తీయడం ప్రతినెల నెల కలం తీస్తానే ఉంటాము నీళ్లు మాత్రం వన్ వీక్ వన్ వీక్ ఒకసారి పెడుతూ ఉంటాము సో అందులో తోట పని అంటే నాకు ఇష్టం కాబట్టి మా ఇంటి ఇంటి దగ్గర కూడా పోయి పూల తోటలు అలాంటి బాగా పెట్టి నీళ్లు బాగా పోసి అల్లం తీసే దాన్ని నీళ్లు పోసి పోసి చెట్లను బాగా పెంచే దాన్ని చెట్లను పెంచి పూలు కూడా చెట్లకి రావచ్చా వస్తాయి కాబట్టి ఆ చెట్లును పూలు తెంపుకోవడానికి మా వదినలు వీళ్ళు ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి తెంపుకొని పోయేవాళ్ళు నేను రోజు అల్లం తీసి నీటుగా చెట్ల చుట్టూ నీటుగా చేసి నీళ్లు పెట్టేదాన్ని అల్లం తీసే దాన్ని బావి పొలం దగ్గరలో అయితే పత్తి చేనే వేసే దాన్ని పత్తి ఎరితే అమ్ముకుంటే పైసలు వస్తాయి అని పత్తి ఏరేసే దాన్ని బత్తాయిలు తెంపేదాన్ని ఎండ కొడతుందని మేము అంగీలు వేసుకొని టవల్స్ కట్టుకొని మరి పనికి వెళ్ళేదాన్ని బావి దగ్గర పెట్టేదని ప్రతి ఒక్క చెట్లు మిర్చి అని పూల చెట్లు అని కూరగాయలు అని ప్రతి ఒక్కటి చేసేదాన్ని నేను మా డాడీ బాగా వేసే వాళ్ళం ప్రతిరోజు అల్లం తీసు చెట్ల కాడ మాత్రం నీట్గా ఉంచేదాన్ని అసలు ఎట్లున్నది అంటే ఇట్ల చెట్లను చూడగానే నీట్గా కనిపియాలని రోజు అల్లం తీసుకునే వాళ్ళం అసలు ఇంత గడ్డి మొక్క కూడా ఉండకపోయేది మేము చేస్తే డాడీ ఎప్పుడైనా బాగా అలసిపోతే మాత్రం ఏమైనా కూల్ డ్రింక్స్ లాంటి డాడీ కళ్ళు తెచ్చుకునేది కొద్దిసేపు తాగే వాళ్ళము అంతే సాయంత్రం కాగానే మంచిగా కూర్చునే వాళ్ళము డాడీ ఏమాత్రం ఎక్కువ చేయనే చేయడు పొలం పని నేనే కావాలని చెట్లను పెట్టిపిచ్చేదాన్ని కూరగాయల చెట్లు పెట్టిపిచ్చేదాన్ని అవి తెంపి అమ్మితే పైసలు వస్తాయని ప్రతి ఒక్క కూరగాయలు నెలనెలకు కూరగాయలు మార్చే దాన్ని ఒకసారి మిర్చి ఒకసారి ఓ టమాట ఒకసారి వంకాయ అట్లా ప్రతి ఒక్కటి మార్చే దాన్ని చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు చూడు ఎంత బాగా చేస్కుంటుంరో అనేటట్టు చేసేదాన్ని బత్తాయిలు మాత్రం వన్ ఇయర్ వన్ ఇయర్కి తెంపేదాన్ని బత్తాయిలకు ఎప్పుడు నీళ్లు కావాలి నీళ్లు మాత్రం పైపులు వాడుతూ నేను డాడీ ఎండకు నీళ్లు వాడుతూ ఒక్కొక్క పైప్ అందిస్తూ డాడీకి ఇద్దరు నీళ్లు కట్టే వాళ్ళం బత్తాయిలు అమ్మితే పైసలు కూడా వచ్చేది అట్లా బత్తాయిలు కాగానే మధ్యలో పత్తి చేనే వేసే దాన్ని పత్తి గింజలు పెట్టె పోయేదాన్ని అలా తోట పని బాగా నేర్చుకున్నాను బయటకు అలం అలానే పోతాను నేను తోట పని కూడా బాగానే చేస్తాను పత్తి పనికి పోతాను అంగీ ఎండ కొడుతుంది అని అంగీ వేసుకుని టవల్స్ కట్టుకుని పోయే వాళ్ళం పొద్దున లేస్తే పొలం దగ్గర్నే ఉండే వాళ్ళం మేము పత్తి అనంగా ఇంకొకటి పత్తి కట్టే ఎదురుతారు ఇగ పొలం పని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి నాటేయడము చెట్లను నాటడం ప్రతి ఒక్కటి నేర్చుకుంటాము ఊర్లో ఇంకా పత్తి చేను అనంగానే గుంపులు గుంపులుగా అందరు కలిసి వెళ్ళే వాళ్ళు గుంపులు గుంపులుగా పోయి ఇతులు పెట్టే వాళ్ళు అందరు కలిసి అలాలు తీసుకునే వాళ్ళు అందరికీ పొలం పని చాలా మంచిగా వస్తుంది నేను మాత్రం మా పొలంలోనే చేసుకునే దాన్ని ఒక్కదాన్నే ఎద్దులు పెట్టేదాన్ని ఒక్కదాన్నే అల్లం తీసుకుని దాన్ని ఎవరో ఒకరు కూలి కూలికి పిలిచేదాన్ని పొలం పని అంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే హెవీ వర్క్ ఉంటుందిమొత్తం ఎక్కువ చేసేసి అలసిపోతారు బాగా పొలం పని ఎక్కువ నాటడంలో అయితే ఇంకా వంగి వంగి ఉంటారు కాబట్టి నడుములన్ని నోచ్చేవి అసలు బాగా నొప్పి కూడా ఉండేది మా పొలం దగ్గర మేము రేకులు ఇట్లా ఉండడానికి కూడా రేకులు వేసి వేసినాము ఇగ ఆఫ్టర్నూన్ కాగానే అందులోకి వెళ్ళి తిని కోసేపు కూర్చుని మళ్ళీ ఏదో ఒక పని చేసేదాన్ని కాకుంటే ఎక్కువ చెట్లను మాత్రం బాగా పెంచేటోళ్ళం మేము డాడీకి ఇట్లా ఎక్కువ పొలం పనులు రావు ఏదో ఒకటి చేస్తాడు అంతే మేమే ఎక్కువ చేసేదాన్ని ఇంటి దగ్గర అయితే పూల చెట్లు బాగా పెట్టేదాన్ని ఆ పూలకి ఎవరో ఒకరు వచ్చేది పూలు ఎత్తుకుపోయేది నేను మాత్రము గింత గడ్డి ముక్క కూడా ఉండకుండా బాగా క్లీన్ చేసేదాన్ని ఎవరన్నా వస్తే నాకు బాగా కోపం వచ్చేది అసలు రాకురు మీరు ఏంది ఇట్లా చేస్తురు అని తిట్టేదాన్ని వాళ్ళు అయినా కాని వాళ్ళు ఏం కాదు ఏం కాదు అనుకుంటూ వచ్చేది వాళ్ళు మాట తిట్టినా కూడా అసలు చర పడకుండా వస్తారు పూలు తెంపుకుని పోతారు అసలు నేనైతే ఎవర్ని చెయ్యి కూడా వేయనీయను ఇంటి చుట్టూ పూల తోట పెట్టేదాన్ని ఎక్కువ నీళ్లు పోసే దాన్ని ఎవర్ని చేయే వేయనీయకపోయేదాన్ని కాకుంటే ఎవరో ఒకరు తెలవకుండా వచ్చి తెంపుకు పోతే తిట్టేదాన్ని బావి దగ్గర మాత్రము బత్తాయి తోట ఉంది ఇప్పుడు మాత్రము చాలా పెద్దగా అయినాయి మధ్యలో పత్తి చేను పెట్టినాము పత్తి పీకే దాన్ని పత్తి కట్టేదిరే దాన్ని ఎండ కొట్టినా కూడా ఎండకు అంగిలేసుకుని ఏ చేసేదాన్ని పత్తి గింజలు పెట్టేదాన్ని ఒక్కదాన్నే చాలా కష్టంగా ఉండేది కానీ ఎవరు వస్తారు ఎవరైనా వస్తే కూలి ఇవ్వాలి కాబట్టి వాళ్ళకు పైసలు ఇవ్వాలి కాబట్టి నేను పిలవక పోయేదనిని నేనొక్కదాన్నే చేసుకునేదాన్ని కాకుంటే మా బాబాయ్ అసలు నాకు ఈ తోట పని మొదలు పెట్టాలని ఎప్పుడు అనిపించింది అంటే మా బాబాయ్ బాగా చేసి అలసిపోయేటోడు కానీ అందులో లాభం ఎక్కువ వచ్చేది అట్ల నేను కూడా తోట పని చేస్తే ఎట్లా వస్తుందా అని నేను నేర్చుకున్న నేర్చుకున్నాక ప్రతి ఒక్కటి చేస్తా నేను ఇప్పుడు దాని ద్వారా మా పైసలు కూడా వస్తాయి అమ్ముకుంటే ఇప్పుడు బత్తాయిలు అమ్మితే పైసలు వస్తలేవా అట్లనే వస్తాయి అని బత్తాయి తోట పెట్టినం పత్తి అమ్మితే పత్తికి కూడా పైసలు వచ్చేవి అట్లా ఇంట్లోకి వచ్చేయి కాబట్టి తోట పని యూస్ అయ్యేది అది మాకు ఎట్లా ప్రేరణ వచ్చింది అంటే బాబాయ్ చూడడం ద్వారనే వచ్చింది మాకు కూడా లేకపోతే రాకపో బాబాయ్ చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు మా బాబాయ్ అయితే మా డాడీ చేయడు నేనే చేసేదాన్ని అసలు ఇంకా ఊర్లో అయి విలేజ్లలో అయితే తోట పని అయితే చాలామంది చేసేవాళ్ళు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు చేసేవాళ్ళు ఒకటే తోట పని అంటే పొలం దగ్గరికి వెళ్ళని ఉండకపోని మార్నింగ్ లేవగానే ఇంట్లో వంటలు వండుకొని సద్ది అంటే బాక్స్ పెట్టుకొని పోయేటోలం బాక్స్ పెట్టుకొని పోతే సాయంత్రం ఐదు ఆంగనే వచ్చేటోళ్లు వాళ్ళు మంచిగా బాయి దగ్గరికి వెళ్ళి పని చేసి మధ్యాహ్నం ఒకటి కాగానే అన్నం తిని మళ్ళీ తర్వాత ఏం పని ఉంటాదో ఆ పని చేసేటోళ్లు అసలు బాయవి దగ్గరికి పోతే ఇంటి దగ్గర ఉన్నా కూడా టైం పాస్ కాదంటారు ఏందేందో ఊరికనే కూర్చుని ముచ్చట్లు వేస్తారు అమ్మలక్కలు కాబట్టి అదే పొలం దగ్గరికి పోయిందనుకో ఏదో ఒక తోట పని చేసుకుంటే పైసలు వచ్చినట్టే ఉంటాయి అని ఇక తోట పని చేస్తాం విలేజ్లల్లో బాగా అందరూ గుంపుల గుంపులకే పనులకు పోతారు చాలామందికి తోట పని ఇష్టం అట్లా వాళ్ళని చూసి నేను కూడా ఒకసారి తోట పని చేయాలి మా డాడీ ఒక్కడే చేస్తాడని నేను కూడా తోట పని నేర్చుకున్న ఇప్పుడు డాడీతో కలిసి ప్రతి ఒక పని చేస్తాను నేను మా అక్క కూడా వచ్చేది నాతోపాటు అక్కయితే ఇంకా పొలం నాటేసేటప్పుడు అయితే మొత్తము పొలంలో దిగి డాడీ వాళ్ళు చేయలేని పనులు కూడా మా అక్క ఒక్కటే చేసేది అసలు నాకైతే రానే రాకపోయింది అంటే బక్కగా ఉండేదాన్ని నాకు ఏది చేతనే కాదన్నట్టుగా వదిలేసే దాన్ని ఇప్పుడు నేను కూడా అన్ని చేస్తున్నను కానీ ఒకరిని చూసి ఒకరిని చూసి పొలాలు బాగా పెట్టుకుంటారు విలేజ్లల్లో మాత్రం పొలం తోట పనులు అంటే పైసలు వస్తాయని కూరగాయలకు పైసలు వస్తాయని ఎక్కువ పైసలు వస్తానే పెట్టుకునేవాళ్ళు ఆ పైసల గురించే ప్రతి ఒక్కరు తోట పని తోట పని అంటారు తోటేస్తే మార్పిచ్చి మార్పిచ్చి వేస్తే కూడా మంచిగా పంట మంచిగా ఉంటుందిభూమి మంచిగా ఉంటుందని మార్చి మార్చి పంట వేసేటోళ్ళు